పశువులతోటి నేను పశువులతో అంటే కుక్కలకు పిల్లులకు వాటి వీటికి చాలా దూరంగా ఉంటాను చాలా అంటే చాలా దూరంగా ఉంటాను నాకు దగ్గర అనిపించినప్పటి ఆవులు దూడలు మాత్రమే నేను కొద్దిగా మంచిగా చూస్తాను అంతే వాళ్ళకి కావాలసిన ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు ఆవులు దూడలు ఎప్పుడైనా ఉన్నప్పుడు వాటిని సంరక్షిస్తాను వాళ్ళకు కావలసిన ఈ పౌష్టికాహారం అది పెడతాను తరువాత వాళ్ళు పేడ వేసిన పేడ తీసేసి వాళ్ళకు మంచిగా మంచి సౌకర్యాలు ఇస్తాను వాళ్ళతోటి నేను